నేను వంటలు నేర్పే క్లాసులకు వెళ్ళలేదు కానీ ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు చేసే వంటలు అవి చేసేటప్పుడు చూసేదాన్ని దాన్ని బట్టి నేను కొన్ని కొన్ని నేర్చుకున్నాను కానీ కొన్ని కొన్ని వంటకాలు అయితే నాకు ఇప్పటికీ రావు అవేంటంటే బిర్యానీ ఇలాంటివి ఎక్కువ మందికి ఎక్కువగా మోతాజులో చేయాలంటే నాకు అవి అయితే రావు రాదు అది నేర్చుకోవాలి అనుకుంటున్నాను కానీ కొన్ని కొన్ని సార్లు యూట్యూబ్లో వాటిలో వీడియోస్ అవి ఉంటాయి కదా దాన్ని బట్టి చేయాలనుకుంటాను కానీ ఇప్పుడు వచ్చే అయితే నేను ట్రై చేయలేదు ఇంతకు ముందు ఫస్ట్లో నేను చేసింది అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాంటివి ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న సామానులతో చేసుకునేవి కొన్ని వంటకాలు అవి ఉంటాయి కదా అవి అయితే ట్రై చేశాను చిన్ని చిన్ని వంటకాలు అంటే ఒకరికి ఇద్దరికి సరిపడే అంత వంటకాలు అయితే నేను చేయగలను ఇంకోటి ఏంటంటే మిగతా వంటకాలు కర్రీస్ అవి అయితే మా అమ్మ మా మదర్ వాళ్ళు ఇంట్లో రోజు చేసే వంటలని చూసి కొం కొంచెం నేర్చుకున్నాను అవి కూడా ఎక్కువ మందికి వండలేను జస్ట్ ఒక ఇద్దరు ముగ్గురికి అయితే నేను మేనేజ్ చేయగలను తర్వాత నాకు బి బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇలాంటివి అయితే అసలు రాదు ఇవైతే నేర్చుకొని వంట చేయాలనేసి నేను అయితే అనుకుంటున్నాను ఇవన్నీ అయితే క్లాసులకు అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు యూట్యూబ్లో వాటిలో అయితే చూసి నేర్చుకున్నాను కొన్ని కొన్ని ఇవైతే నేను యూట్యూబ్లో చూసే నేర్చుకుని ట్రై చేస్తాను